హలో అవునండి ఓకే అండి డాక్టర్ అండి చెప్పండి ఏమి ప్రాబ్లం అండి ఓకే అయితే హాస్పిటల్కి రండి మిర్యాలగూడ ఇది డాక్టర్స్ కాలనీ అండి వాట్సాప్ వాట్సాప్లో సెండ్ చేసిన మల్టీ హాస్పిటల్ అండి బాలాజీ మల్టీ హాస్పిటల్ బాలాజీ మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్ట్ వచ్చి వన్ సెవెంటీన్ థౌసండ్ అండి బ్లడ్డు ఇదంతా తప్పంటే ఏమి లేదు డాక్టర్స్కి సర్జరీ చేసే వాళ్ళకి అందరికి టెస్ట్ మొత్తం టెస్ట్లు మొత్తం చేస్తాం అండి మీకు ఏమేవి ఏమేవి ఉన్నాయో మొత్తం టెస్ట్లు చేయించుకోవాలి ఏ రోజు నాన్ వెజ్ తీసుకోకకండి నాన్ వెజ్ తినకండి వేడి నీళ్ళతో స్నానం చేయండి ఓకే అండి ఏమన్న ఉంటే కాల్ చేయండి